నేను ఫ్రెండ్షిప్ డే రోజున ఒక గ్రీటింగ్ కార్డులాగా తయారుచేసి అందులో హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అనేది కలర్స్తో గీసి ఆ చుట్టూ ఫ్రేమ్లాగా ఒక అట్టతో కట్ చేసి దాని చుట్టూ చిప్సుతో డెకరేషన్ చేసి అంటే ఒక్కా ఫెవికాల్లాగా ఉంటుంది అది పెట్టి దానిమీద చిప్స్ పెట్టి అలా ఒక డెకరేషన్ అనేది చుట్టూ ఫ్రేమ్ల చేసి మధ్యలో నా స్నేస్నేహితురాలు బొమ్మ పెట్టి దాని చుట్టూ నా బొమ్మ దాన్ దాని పక్కనే నా బొమ్మ కూడా పెట్టి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని గ్రీటింగ్స్ పెట్టి పక్కనే ఒక పూల గుర్తు కూడా వేసాను ఇది అంతా నా చేతితోనే నేను డెకరేషన్ చేశాను ఇది చేసి నా స్నేహితురాలికి గిఫ్టుగా ఇచ్చినప్పుడు తను చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయింది దీనికి ఎందుకు అంత విలువ అంటే మనం బయట కొని ఇచ్చిన దానికన్నా మన చేతితో తయారు చేస్తే వాళ్ళకు మన మీద అంటే నా మీద ఎంత ఇంట్రెస్ట్ ఉంటే ఇలాంటివి చేసింది అని తను తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది నాకు చాలా ఎక్కువ విలువ ఇస్తుంది నా గురించి ఎక్కువ ఆలోచిస్తుంది నా గురించి తను ఇంత కష్టపడి చేసిందని తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది అందుకే మనం ఎవరి గురించి అయితే కష్టపడి ఇలాంటివి బహుమతులు ఇస్తూ ఉంటామో వారు మమ్మల్ని బాగా గుర్తు పెట్టుకుంటారు